పదో తరగతి పరీక్షలు వాయిదా వేయన్వసరం లేదు ఎందుకంటే పిల్లలకి ఒక మెట్టు ఎక్కాలి లేదా ఈ పరీక్ష రాస్తేనే మనము ఇంకొక మెట్టు ఎక్కగలము పై చదువులకు వెళ్ళగలము అన్న భావన పోతుంది పరీక్షలంటే మరి అంత మంచివేమి కాదు అందులో కొన్ని చెడు ప్రభావాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కొంతమంది మృదు స్వభావం గలవారు లేదా చాలా సెన్సిటివ్గా ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే బాగా కంగారు పడిపోవడం కానీ లేదంటే బాగా చెమటలు పట్టేయడం మేము చెయలేము అన్న భావనలోకి వస్తారు కాబట్టి ఇలాంటి పిల్లల కోసం కూడా మనం దృష్టిలో ఉంచుకుని వారికి మనం చేయూత అందించాలి అలాగే వారు చదవాలన్న కోరికను మనం కల్పించాలి చదివితేనే మనము ఇలా మెట్లు ఎక్కి మన కలను నెరవేర్చుకోగలము అన్న భావనను మనం కల్పించాలి పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తే ఒకవేళ పిల్లలలో చదవాలి చదవాలి అన్నంత దృష్టి కోల్పోతారు చదవకపోయినా సరే మేము వేరే తరగతికి వెళ్ళగలము లేదా చదువు అనేది ఎందుకు ఏం చేయడానికి మేము నేర్చుకోన అవసరం లేదు నేర్చుకోకపోయినా సరే మేము వెళ్ళగలము లేదా మరలా రాయగలము అన్న భావనలో పడిపోతారు ఒకవేళ పదో తరగతి పరీక్షలు వాయుదా వేస్తే పిల్లల్లో పోటీ తత్వం అనేది తగ్గిపోతుంది పోటీ తత్వం లేకపోతే పిల్లలు రేపొద్దున ఏదన్నా ఉద్యోగ అవకాశాలల్లో కానీ లేదా తర్వాత వచ్చే పరీక్షలకు కానీ వారు సిద్ధపాటు అనేది చాలా తక్కువ అవుతారు అలా తక్కువ అయినప్పుడు వారిలో పోటీ తత్వం లేకపోవడం వలన ఉద్యోగాల్లో కల్పించే ఇలాంటి ఇంటర్వ్యూ లాంటి రౌండ్లలో వారు తప్పడం జరుగుతుంది లేదా ఫెయిల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి పిల్లల్లో మనం అలాంటి దృక్పతాన్ని పెంపొందించడానికి పదో తరగతి పరీక్షలను రాయించడం తప్పనిసరి చేయించాలి ఎందుకంటే మన పాతకాలం వాళ్ళు రాసొచ్చారు మనము రాసొచ్చం మన పిల్లలు రాయలేదు అంటే వారు ఒక మెట్టు దిగుతున్నట్లే అర్థం వారిలో పోటీ తత్వం లేదా ముందు ఉన్న పరీక్ష కోసం సిద్ధపాటు చేయడం లేదా వేరే మెట్టు ఎక్కడాని గురించి ఆలోచనలను వాళ్ళు కోల్పోతారు ఇలాంటివి జరగక్కుండా ఉండాలి అని మనం పిల్లలని సిద్ధపరచాలి లేదంటే పిల్లల్లో వా అదొక భావన ఏర్పడుతుంది అలాగని మర ఈ మృదు స్వభావం గల వ్యక్తులు ఏం చేస్తారంటే పరీక్షలు తప్పించుకోవడానికి నానా రకమైన విధాలను అలవర్చుకుంటారు తప్పుగా రాయడం కానీ లేదంటే పక్కవాళ్ళ దాంట్లో చూసి రాయడం కానీ అలాంటివి చేయడం వల్ల వీళ్ళలో తర్వా ఇలాంటి చెడు స్వభావం అనేది ఏర్పడుతుంది అలాంటి చెడు స్వభావాన్ని ఏర్పరచకుండా ఉండాలంటే కొంతమంది పిల్లలను మనం జాగ్రత్తగా చూడాలి ఇలాంటి పిల్లల్లో పరీక్ష అనేది ఒక రకంగా చెడు ప్రభావం అనే చెప్పాలి